ఇప్పుడు ముఖ్యంగా భారతదేశము అనేది వ్యవసాయ ఆధారిత దేశం ఇందులో ఎక్కువగా మనకి రైతులు అనేవారు వ్యవసాయం చేసుకోవడానికి ఇంకా పసు పెంపకం అనేది ఎక్కువగా ఇక్కడ ప్రధానమైన వృత్తులుగా ఉంటాయన్నమాట అలాగే ముఖ్యంగా రైతే దేశానికి వెన్నుముక అని కూడా అనటం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ వ్యవసాయనికి అంతా పెద్దగా మనకి విలువ ఇవ్వడం జరుగుతుందనమాట ఇప్పుడు వి ఇలాగ విలువనివ్వడమే కాకుండా ఈ రైతులకు మన ప్రపంచానికి జనానికి కూడా ఈ వ్యవసాయమే ఆధారం అది ఎలాగంటే ముఖ్యంగా పాడిపంటలు అనేవి ఉన్నప్పుడు ఇతర దేశాల మీద అది ఆధారపడకుండా మన దేశం మన అంతటా మనమే వ్యవసాయ ఉత్పత్తులు అవి అమ్ముకొని మనమే కొంచెం బాగా ఉండొచ్చు కదా అలాగన్నమాట ఇంకా రైతుల్ని తీసుకుంటే గనక వ్యవసాయం మీదే వారు ఆధారపడుతుంటారు ఎందుకంటే వాళ్ళకి అందులో వచ్చిన అందులో కావొచ్చున కాయగూరలు అవి తింటూ అవే పండించుకుంటూ అవి అమ్ముతూ ఇంకా బియ్యము అని వరి అని అలా అమ్ముతూ గోధుమలు ఇంకా చాలా రకాలైనమాట అలాగే మనకి తీసుకుంటే ప పశువు పెంపకం కూడా ఇక్కడ చాలా బాగా ఉంటుంది కోళ్ల పెంపకం పశువుల పెంపకం ద్వారా పాల ఉత్పత్తులు మొదలగు వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల వారు ఆదాయం సంపాదించుకోవడమే కాకుండా వారికి కూడా కుటుంబ పోషణ అనేది అలాగే వారు వ్యక్తిగతంగా కూడా వీటి మీద ఆధారపడడం కూడా జరుగుతుంది వీటి వల్ల మన దేశానికి మంచి కలుగుతుంది వారి యొక్క కుటుంబాలు కూడా ఆర్థికంగా ముందుకు ఉండటం కూడా జరుగుతుంది అలాగే ఇంకా చెప్పాలంటే చాలా బాగా పరిశ్రమలు అనేవి కూడా మా ప్రాంతంలో ఉండటం జరుగుతుంది అనమాట ఇక్కడ చేనేత పరిశ్రమ అని వస్త్ర పరిశ్రమ అని ఇందులో కూడా చాలామంది ఉపాధి పొందడం కూడా తిరుగుతూ ఉంటుంది